నమస్తే మేడం నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను అలాగే మేడం తప్పకుండా చూపిస్తాను రండి కూర్చోండి నా దుకాణం చాలా రకాల బూట్లు మరియు చెప్పులు కూడా ఉన్నాయి మేడం అంతేకాదు ఈ ఊర్లో అతి పెద్ద దుకాణం నాదే మేడం మేడం గారు చూడండి చాలా బూట్లు వచ్చాయి వీటిలో మీకు నచ్చినవి చూడండి ఓ తప్పకుండా చెప్తాను మేడం నా దగ్గర అన్ని కూడా తక్కువ ధరలలో లభ్యమవుతాయి బాట బూట్లు మూడువేల రూపాయలు స్కూల్ బూట్లు రెండు వేల రూపాయలు రాయల్ బూట్లు ఐదు వందల రూపాయలు క్యాంపస్ బూట్లు పదకొండు వందల రూపాయలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి మేడం ఉన్నాయి మేడం ఇదిగో మేడం కొత్త రకం బూట్లు తగ్గించే ఇస్తాం తీసుకోండి మేడం అలా అలాగే మేడం నా దగ్గర ఈ మధ్యనే కొత్త రకం చెప్పులు వచ్చాయి మీకు మీ పిల్లలకు కూడా చాలా బాగుంటాయి ఒకసారి ధరించి చూడండి ధర ఏముందిలే మేడం తగ్గించి ఇస్తాం తీసుకోండి ఇది చూడండి మీకు బాగుంటాయి అలాగే మేడం ఇదిగో మేడం తీసుకోండి ధన్యవాదాలు మేడం మరలా విచ్చేయండి